జనవరి ఒకటి నూతన సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి ఆగష్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం అక్టోబరు రెండు గాంధీ జయంతి